నా పేరు సుమతి అండి నేనొచ్చేసి ఇక్కడ పుత్తూర్లో నాకెప్పుడో వెయ్యన్ని తొమ్మిదివందల ఎనభైలోనే పెళ్లైపోయిందనమాట అప్పుడొచ్చేసి నాకు తర్వాత ఎనిమిది తొమ్మిదివందల ఎనభైఐదులో వచ్చి నాకు కొడుకు బుట్టాడు తర్వాతొచ్చి రెండు సంవత్సరాల తర్వాత నా కుతూరు పుట్టింది కొడుకుని బా చదివిచ్చాను కుతుర్ని బా చదివిచ్చాను కొడుక్కి ముందు మంచి ఉద్యోగం వచ్చింది చెన్నైలో చేస్తున్నాడు తర్వాత ఫారెన్లో ఉద్యోగం వచ్చి అక్కడే సెట్ట్లైపోయాడనమాట కుతురుకొచ్చేసి తను బా చదివింది తర్వాత తనకి పెళ్లి చేసేశాను తను కూడ ఫారెన్లోనే సెటిల్ అయిపోయింది కొడుకు కోడలొచ్చేసి ప్యారిస్లో ఉన్నారనమాట వాళ్లకొచ్చి ఇద్దరు పిల్లలు నాకు మనవడు మనవరాలు ఉన్నారు హస్బెండ్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట ఆ కాలంలోనే రైల్వేలో చేసేవారాయన తను కూడా రిటైర్డ్ అయిపోయాడు ఐదు సంవత్సరాల ముందే నేనొచ్చి హౌస్ వైఫుని నేను పెళ్లైన కొత్తలో టీచర్గా చేసేదాన్ని స్కూల్లో తర్వాతొచ్చేసి ఇంక పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని చూసుకోవడంలోనే సమయం గడిచిపోయిందనమాట ఇప్పుడు ఇంట్లోనే ఉంటునాను వాళ్లిద్దరూ ఫారెన్లో ఉన్నారు సంవత్సరానికి రెండు మూడు సార్లు వస్తారు చూడ్డానికి మాకేం డోకా లేదు సొంతిల్లు కట్టుకున్నాము పిల్లలకి కావలసింది వాళ్ళ ఇచ్చేశాము మేము సంతోషంగా మేమ్ భార్యాభర్తలు మేం ఉన్నాం ఇక్కడ ఏవొక లోపమో పిల్లకాయలు మాతో లేదే వాళ్లిద్దరూ ఫారెన్లో ఉన్నారని ఒక కష్టం అంతే వాళ్ళు మమ్మల్నేమంతా ఇబ్బంది పెట్టట్లేదు వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు అవి ఇవి అని చూసుకుని వాళ్లు తనీగా ఉంటున్నారు ఫారెన్లో రమ్మని చెప్పి మమ్మల్ని పిలుస్తారు గాని మనకి ఇక్కడ్నుంచి పోవడం ఇష్టముండదు మనకి ఏమైనా మన సొంతూరులో ఉంటేనే మనకిష్టము ఫారెన్ గిరన్ అంతా మనకి సెట్ల్ సెట్ అవదు ఏదో పోతాం ఓ రెండ్రోజులు ఉంటాం చూసుకుని వచ్చేస్తాం అంతేగాని అక్కడే ఉండిపోవాలని మాత్రం నాకు నా మా హస్బెండుకి కొరికే లేదండి మాకిక్కడ చుట్టుప్రక్కల మాకు బంధువులు ఉన్నారు వాళ్లతో కాలక్షేపం అయిపోతుంటుంది మమ్మల్ని చూసుకోడానికి ఒక నలుగురు మనుషులు ఉన్నారు పక్కన మాకది చాలు అక్కడెళ్లి ఉండాలని ఏంలేదు కాని వాళ్ళు పిలుస్తుంటారు వాళ్ళు అభిమానం వాళ్లది రమ్మంటారు అలా అని అక్కడకెళ్ళి ఉండలేం కదా మనకి ఇక్కడ అలవాటైపోయింది ఇక్కడే ఉందాం అనిపిస్తుంది మా ఆయన వచ్చేసి రైల్వేలో ఉండేటప్పుడు చాలా కష్టపడేవాళ్లు ఇద్దర్ని చదివించాడు వాళ్లు కూడా బాగానే చదువుకున్నారు పిలకాయలు పాపం మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు నా కొడుకు నా కొడుకు ఉద్యోగం దానిలో లోన్ పెట్టే నా కూతురుకి పెళ్లి చేయిచ్చాం ఆ లోన్లన్నీ తనే కట్టాడు మా అల్లుడు కూడా చాలా మంచివారు వాళ్ళొచ్చేసి ప్రేమ వివాహమే వచ్చి చెప్పారు ఇలాగా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము మేం చేసుకోవాలనుకుంటున్నాము అమ్మా అని చెప్పేసి వాళ్ల కుటుంబం మంచి కుటుంబమే అబ్బాయికి మంచి ఉద్యోగముంది ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయాడు తనకూడా నా కూతురు అక్కడే ఉంది నా కుతురికి కూడ ఒక బాబు ఉన్నాడు మనవడు అనమాట నా మనవడు వాన్నీ బానే చక్కగా చూసుకుంటున్నాడు పిల్లోడైతే మా కోడలు కూడా మంచి పిల్ల మేమే చూసి చేశామనమాట బందువులైతే కాదు బయట అమ్మాయే అయినా అంత మర్యాద ఇస్తుంది అత్తమ్మ అని కాకుండా అమ్మ అని పిలుస్తుంది నన్ను ఒక కొడుకు కొ కోడలు నా కుతూరు అల్లుడు నా మనవరాలు సంతోషమైన కుటుంబం అండి మాకే డోకా లేదు చాలా బాగా చూసుకుంటున్నారు మమ్మల్ని ఏ అవసరమైన బాగాలేదంటే మేం రాలేం అని అననే అనరు బాగాలేదని చెప్తే అప్పడే వెంటనే రెండ్రోజుల్లో వచ్చేస్తారు ఇక్కడికి చూసుకుని మాకు బాగయినాకే వెళ్తారు నేను బయపడుతూనే పంపించాను మా పిల్లల్ని వే వేరే దేశానికి మనకి ఏమైనా అయితే వాళ్ళు దా రాగలరో మనల్ని చూడ్లేరేమో అని చెప్పేసి నేను చాలా బయపడేదాన్ని మా నాన్ మా ఆయన కూడ చాలా బయపడేవాడు కాని మాకు బాలేదంటే పిల్లలు పాపం పరిగెత్తుకుంటా వచ్చి చూస్తారు అప్పుడే రెండ్రోజుల్లోనే వచ్చి ఇక్కడ దిగిపోయేసి మమ్మల్ని చూసుకుని మాకు బాగయ్యకే వెళ్తారు అలాగా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారండీ మా పిల్లలే మా ప్రపంచము మేం పెంచిన పెంపకానికి మా పిల్లలు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారండీ మాకిదే సంతోషకరమైన విషయమనమాట మాకు పెళ్లై నలభై సంవత్సరాలు పైనైపోయింది మేమ్ చాలా సంతోషంగా ఉన్నాము మా ఆయనైతే నన్ను చిన్న బిడ్డలాగా చూసుకుంటాడన్నమాట ఈ సంతోషమైన జీవితమే మాకు చాలండి మా మనవడు మనవరాళ్ళు ఫోన్లో మాట్లాడినప్పుడు వీడియో కాల్ చేసినప్పుడు అంతే ఎంత ఆనందంగా ఉంటుంది అంటే ఈ జీవితానికి ఇది చాలనిపిచేస్తుంది నా కొడుకు కోడలు నా కుతూరు నా అల్లుడు ఎప్పుడూ బాగుండాలండి నా మనవడు మనవరాళ్ళు అంతా సంతోషంగా ఉండాలి ఎప్పటికైనా ఆళ్ళు మళ్ళి తిరిగొచ్చేస్తారు ఇక్కడే సెట్లౌతారని చెప్తున్నారు ఇప్పటికీ ఉద్యోగానికి అక్కడ ఉన్నారు కానీ వాళ్ళకి ఇక్కడుండాలని ఆశ ఆడుండాలని కోరికే లెనే లేదు వాళ్ళకి ఇది అండి